ఇప్పటివరకు నేను ప్రయత్నించని వంటకాలు ఏమిటంటే మాంసాహారం అందులో మటన్ చాపల కూరలు చాపల కూర చేయాలనుకున్న కానీ అందులో ముళ్ళు ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఇష్టపడను ఐ మీన్ నాకు కష్టంగా అనిపిస్తుంది వేరే వాళ్ళు తింటారు కాబట్టి దాన్ని నీటిగా చేయ పోయేవరకు వాళ్లకి ఇష్టం ఉండదు అది వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పటివరకు దాన్ని ప్రయత్నించలేదు మటన్ అంటే అది ఎలా చేయాలో నా కూడా తెలియదు కాబట్టి ఇప్పటివరకి ఈ మాంసాహార కూర అనేది నేను చేయలేదు నేర్చుకోవాలనుకున్న కానీ ఇప్పటివరకు ప్రయత్నించలేదు అవి నాకు కష్టమైనవిగా అనిపిస్తుంది అందుకని నేను ఎప్పుడు మాంసాహారాల వంటకాల దగ్గరికి వెళ్ళను మా ఇంట్లో మా అమ్మ చేస్తుంది కానీ నాకే కష్టంగా అనిపిస్తుంది అందుకనేసి నేను కొన్ని రోజుల తర్వాత నేర్చుకోవాలని అనుకుంటున్నాను వంటకాలు అంటే చాలా ఇష్టం కాని మాంసాహారాల వరకే నాకు కష్టంగా అని ఒక భావన అనిపిస్తుంది మాంసాహారాలు తినే వాళ్ళు ఇష్టంతో తింటారు మళ్ళీ దానివల్ల నేను నేను చేసే దాని వల్ల వాళ్ళకు కష్టం అనిపిస్తుంది అని నేను ఆ వంటకాల ప్రయత్నించడమే మానేశాను అందుకని నాకు మనసారాలంటే కష్టమైన వంటకాలని అనుభూతిని ఇస్తుంది